హలో నమస్కారం అండి ఇది స్వీట్ షాప్ కదండి అదే అండి ఇప్పుడు రాజస్థాన్ స్వీట్ షాప్ అంటే జిలేబీలు అవి ఫేమస్ బాగా చేస్తారని విన్నాను అయితే మాది ఇంట్లో కొంచెం చిన్న ఫంక్షన్ ఉందండి దాని కోసం స్వీట్స్ కావాలి ఇవి కావాలి ఒక ఎనభై మంది వరకు ఉంటారు అండి ఎనభై కాదు వంద వరకు వేసుకోండి అంతకు మించి కొంచెం ఎక్స్ట్రా ఉండాలి మరి వంద అన్నామని వంద కాదు ఎంత పడుతుంది అంటారు ఓకే

ఓకే అండి

అంటే ఇప్పుడు మీరు మా

ఓకే అండి ఇప్పుడు మాకు కావాల్సిన రోజు తయారుచేస్తారా లేదంటే ముందుగా తయారు చేసి ఉంచుతారా మాకు పన్నెండో తారీఖున కావాలండి

పర్వలేదా మాకు సాయంత్రానికి కావాలండి సాయంత్రానికి కావాలి అదే అండి మా మీరు ఎప్పుడు చేసిన కొంచెం ఫ్రెష్గా ఉండేలాగా అయితే మాకు కావాలండి

అలాగే అండి అవునండి ఇంటిదగ్గర హాట్ ఏమి బాగుంటుంది అంటారు మీ దగ్గర ఏది స్పెషల్ అండి మీ దగ్గర ఏది స్పెషల్గా ఉంటుందండి హాటు మిక్చర్లో ఇప్పుడు జీడిపప్పు అలాంటివి కూడా యాడ్ చేస్తారు కదా అందులోనా మళ్ళీ ప్రత్యేకంగా రేట్ ఉంటుందా అండి మామూలు రేట్ ఉంటుందా

సరే అండి

సరే అలాగే అండి అయితే జిలేబీతో పాటు ఈ బూ మీరు అన్నట్టు మిక్చర్ కూడా బాగా ఉంటుంది కాబట్టి ఆ మిక్చర్లో జీడిపప్పు అవి యాడ్ చేయండి పర్లేదులేండి కొంచెం డబ్బులు అవి కొంచెం ఓల్డా మిక్చర్ మిక్చరా యాభై గ్రాములు నా అంటున్నారా జిలేబీతో పాటు యాభై గ్రాములు వేస్తా అంటున్నారా అవునండి ఇప్పుడు ప్యాకెట్కు వచ్చి యాభై గ్రాములు అంటున్నారా మీరు

మాకు సరిపోతుంది అండి అలా అయితే అయితే ఎలా పడుతుంది అండి అయిదు కేజీలు అంటే

ఓకే సరే అండి అలాగే అండి అయితే మాకు రేపు సాయంత్రానికల్లా ఈ జిలేబి మిక్చరు కూడా రెడీ చేసి పెట్టండి అయితే అయిదు కేజీల మిక్చర్ కేజీ ఇది

సంచిలో కాకుండా వేరే కవర్లో పెట్టండి ఓకే అండి థాంక్స్ అండి